ఎవరు చెప్పాలి మేడమ్ ఓకే మేడమ్ వస్తున్నా వచ్చాను మేడమ్ బట్ ఇంటర్వ్యూస్ ఇవాళ కాదు రేపని చెప్పారంట తను

వాళ్ళు ఏమేమి జాబ్స్ ఉన్నాయండి బీటెక్కు బీటెక్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ ఉంటాయండి బీటెక్ గురించి ఓకే బీటెక్లాగ ఓకే అండి అన్ని ఉన్నాయా అసలు చూడలేదండి చూసివెళ్ళిపోయాం అయితే ఇంటర్వ్యూస్ బామంది బాగా మంది ఉన్నారని మళ్ళీ రేపు వస్తామని అన్నాం

అదే అనుకున్నాం కానీ ఏంటి మేడమ్ ఓకేనండి అదే అడుగుతున్న అందుకే తెలుసుకుందామని అలా ఓకేనండి ఇంటర్వ్యూస్కి పోతే బీటెక్లో తీసుకుంటున్నారా ఇంటర్వ్యూస్కి అంటే బీటెక్ కాలేజ్లో తీసుకుంటున్నారైతే ఇండియా బ్యాంక్ ఎమ్బిఏ అంటే బీటెక్ మొత్తం ఫోర్ ఇయర్స్ ఉంటదా అండి ఓకే మేడమ్ అయితే మేము వస్తాం ఇంటర్వూ సెలెక్ట్ అయ్యాకనే కాలేజ్ ల్యాబ్ ఓకే మేడమ్ అంటే ఇప్పుడు మా బీటెక్కు ఇంటర్వ్యూస్ తోటే తీసుకుంటున్నారా ఓకే మేడమ్ మేము రేపు మార్నింగ్ నైన్ వరకు వస్తాం మరి ఓకే మేడమ్